షిరిడికి వెళ్ళడానికి మేము ఒక బస్సు ఎక్కినము అసలు ఆ బస్సు అసలు ఏం మంచిగ లేదు దానికి అసలు ఆ సీట్లు కానీ అది ఏమన్నానా మొత్తం చినిగిపోయే ఉన్నాయి సీట్స్ మళ్ళీ ఆ బండి వెళ్లేటప్పుడు ఆ దారిల ఆ స్పీడ్ బేకర్స్ సస్తానంటే మొత్తం ఎగిరి ఎక్కడనో పడతాం ఇంకా బస్సు అట్లున్నది మొత్తం డొక్కు బస్సు లాగా అసలు దాని నీట్నెస్ లేదు ఏం లేదు ఎక్కడ చెత్త అక్కడనే వేసారు కొంచెం కూడా నీట్గా పెట్టుకోలేదు అంతేగాకుండా మనకి వాటర్ బాటిల్స్ పెట్టుగోవడానికి ఒక ఒక ప్లేస్ లేదు ఏది లేదు బస్సు కొంచెం కూడా నీట్గా లేదు అసలు మీరు ఏం చేస్తున్నారో మాకి అర్దమయితలేదు కాని కొంచమన్నా అట్లీస్టు కొంచం బస్సు ఎక్కేటప్పుడు మంచిగుండాలి బస్సు చూడటానీకి అయినా దానికి మీరు డబ్బులు దీసుకొనుడు కరెక్ట్గానే తీసుకుంటున్నారు కాని బస్సు మాత్రం అస్సలు నీట్గా లేదు కనీసం వెళ్లేటప్పుడు దారిలో పోవంగా హారను ఇంకోకలికి వినిపించాలి కదా ఆ బస్సుకున్న హారను కొడితే మాకున్నోళ్ళకి లోపల కుడా వినిపిస్తలేదు అట్లున్నది దాని హారన్ పరిస్థితి అసల ఏమంటే ఏం మనషులో రోడ్లు మంచిగున్నా కుడా మీ బస్ అయితే ఎగ్గిరయితే మరి పోయి డైరెక్ట్ మేము ఎక్కడ రీచ్ అయితమో అక్కడ పడతాం కావచ్చు అట్లున్నది ఆ బస్సు రోడ్లు బాగానే ఉన్నాయి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మొత్తం ఎగు ఎగురుతాన్నం ఎగిరి పక్కనోళ్ల సీట్లో పడతాం కావచ్చు అట్లున్నది బస్సు మొత్తం లూజు లూజు దానికున్న నట్లు బుల్లెట్లు అన్నీ లూజే